భాషలో అభివృద్ధిలోకి చెందాయి అయితే ఉదాహరణ చూసినట్లయితే కర్రీ అనే పదం తెలుగు నుండి ఆంగ్లంలోకి స్వీకరించబడింది ఇది వరకు బ్రిటిష్ కాలంలో ఉన్నవాళ్ళు వాళ్ళు మనం ఏదన్నా కూర వండుకుంటే దాన్ని కర్రీ అని అనేవాళ్ళం అంటే ఎర్రగా ఉండే పులుసు లాంటి వాటిని కర్రీ కర్రీ అని అనే వాళ్ళం అది వాళ్ళు కూడా అనడం అనడం మొదలుపెట్టి అండ్ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్న కాలంలో వాళ్ళని కూడా దాన్ని పిలవడం మొదలు పెట్టి పెట్టి అలా కర్రీ అనే ఆంగ్లంలోకి అండ్ ఇంగ్లీష్లోకి మారింది అయితే మళ్ళీ వ్యాకరణం వ్యాకరణం గురించి చూసినట్లయితే తెలుగు యొక్క కొన్ని అంశాలు ఇతర భాషలలో ప్రభావితం చేసాయి ఉదాహరణకి చూసినట్లయితే ద్రావిడ భాషలో

రామాయణం మరియు మహాభారతం వంటివి ఇతర భాష అంటే ఇతర భాషల్లోకి చాలామంది వాటిని తర్జుమా చేసుకుని అలాగా మార్చారు ఇప్పుడు ఇటీవల చూసినట్లయితే సినిమాలు కూడా మన తెలుగులో నుంచి వేరే భాషలోకి బాగా డబ్బింగ్ చేయడం అంటే ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాస్ లాంటివి వచ్చేసి వాటి మన తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషల్లో కూడా వాడుకుంటున్నారు ఇంకా సంస్కృతి కూడా తెలుగు సంస్కృతి అనేక ప్రాంతాల్లో వాడుతున్నారు తెలుగు సంగీతం మరియు నృత్యాలు ఇతర ఇతర ఇతర ప్రదేశాల్లో కూడా వాడడం మనం చూస్తూ ఉంటాం అయితే ఇతిహాసాలు చూసినట్లయితే మార్వెల్ సినిమా ఒకటి ఉంటుంది ఐరన్ మాన్ అని ఒక క్యారెక్టర్ మన తెలుగు సాంప్రదాయబద్ధంగా తయారయ్యి ఒక సినిమాలో ఉంటాడు అలాగా అనేక రకాలుగా మనం భాషని మన సంస్కృతిని ఇతర భాషలోకి తీసుకుని వెళ్తున్నారు అలా తెలుగు మరియు కన్నడ

తెలుగు నుంచి వచ్చాయని కొంతమంది అంటారు కాదు సంస్కృతం నుంచి ఈ భాషలన్నీ వచ్చాయి అని కొంతమంది అంటారు మొత్తం మీద ఇది ఏ భాష నుంచి వచ్చినా కానీ మన తెలుగు భాష అనేది వేరే భాషల్ని అనేక విధాలు అభివృద్ధి పొందడానికి అలాగే అనేక రకాలుగా ప్రభావితం చూపుతుందని మనం గ్రహించవచ్చు అదే రీతిగా మనం మనం తెలుగు భాషను అనేక రకాలుగా ఇంకా ప్రభావితం చెయ్యాలని మన జాతిని మనం కాపాడుకోవాలని నా నా అభిప్రాయం